నేను ఈ మధ్యకాలంలో ఊబర్ వెహికల్ ప్రయాణం చేసి నా రీచ్ లొకేషన్ రీచ్ అయిన తర్వాత తిరిగి చూసుకుంటే నా బ్యాగ్ మిస్సయిపోయిందండి వెహికల్లో నేను వెంటనే మొబైల్ ఓపెన్ చేసుకొని ఉబర్ యాప్లో నెంబర్కి కాల్ చేస్తే ఆటో అతను లొకేషన్ దాటి వెళ్ళాను వేరే చోట్లో ఉన్నా అని చెప్పాడండి నాకు ఆ లొకేషన్ సెండ్ చేస్తే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి నా బ్యాగ్ని నేను రికవర్ చేసుకున్నాను